మా ప్రాంతంలో చెట్లు నాటడానికి ప్రజలు చాల ఆసక్తిగా ఉన్నారు హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నా చెట్లు నరికేయడం గురించి నేను చెడ్డగా అనుకుంటున్నాను చెట్లు నీడను ఇస్తాయి కాబట్టి చెట్లను కంపల్సరీ ఊర్లలో ఉంచుకోవాలి